ప్రస్తుత కాలంలో ఆడవారకు ఎదురుకుంటున్న సమస్యలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ప్రతిరోజు ఉదయం లేవగానే సాయంత్రం ఇంటికి రాత్రి అయ్యే వరకు కూడా చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఆడవారుకు ఆర్థిక సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ ఆర్థిక సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకున్న ఎక్కువగా వీళ్ళు అత్యాచారాలకు లోబడం వంటి చాలా జరుగుతున్నాయి అంతేకాకున్న వీరికి ఫ్రీడమ్ అనేది లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు వీరికి సురక్షిత అనేది ఎక్కువగా లేకపోవడం వలన ఆడవాళ్ళను బయటకి పంపడానికి కూడా ఈ రోజుల్లో భయానకంగా ఉంది అంతేకాకున్న విద్య ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఉన్న సరే ఆడవారు ఎక్కువగా ఇందులో ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎందుకంటే కుటుంబ సమస్యల వలన లేకపోతే సమాజంలో ఉన్న ఆడవారిపై ఉన్న తక్కువ చూపు వలన తెలీక వీళ్ళు ఎక్కువగా ఉద్యోగ అవకాశాల కోసం గానీ విద్యలో గానీ సమాన హక్కులను పాటించుకోలేకపోతున్నారు